తెలుగు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే విధం మారుతుంది చాలా వరకు పరభాష పదాలు చోటు చేసుకుంటున్నాయి భాషల్లో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నారు ఇప్పటి జనరేషన్లో పిల్లలకు తెలుగు రాయటం కానీ చదవడం కానీ రావడం లేదు ఎందుకంటే ఈ పాఠశాలలో చిన్నప్పటినుంచి కూడా ఇంగ్లీష్ మీద మక్కువతో పిల్లలు తల్లిదండ్రులు టీచర్లు కూడా శ్రద్ధ వహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలకు తెలుగు చదవడం కానీ రాయటం కానీ రావట్లేదు ఇలాగే ఉంటే రానున్న కాలంలో తెలుగు వాడకం తగ్గిపోయే అవకాశం మరింత ఉంది ఇది మారాలి అంటే చిన్నప్పటినుంచే అందరూ తెలుగు అక్షరాలు నేర్చుకోవడం మీద తెలుగు రాయడం మీద తెలుగు చదవడం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది